ఆంధ్రప్రదేశ్లో వినోద పరిస్థితి చాలా సంవత్సరాలు పెరిగే కొద్దీ చాలా టెక్నాలజీ అనేది బాగా పెరిగింది ఇంతకు ముందు రేడియోలో కేవలం వినడం మాత్రమే జరిగేది రేడియో మాత్రమే చూసే వాళ్ళు అంటే వినేవాళ్లు మాత్రమే షోస్ అవన్నీ వచ్చి కొంచెం తర్వాత కొంచెం మెరుగైన తర్వాత ఒక సీరియల్ అట్లా స్టార్ట్ అయింది తర్వాత మళ్ళీ ఇంకా అలాగలాగా వార్తాపత్రికలు ఇంకా ఇలా ఇలా పెరిగే కొద్దీ కూడా టీవీ షోలు యూట్యూబ్ అని ఫోన్స్ అని ఇంకా ఫోన్లోనే మనం అన్ని వినోదం చూసుకునేలాగా అంటే ఇప్పుడు అప్పుడు ఇంటికి ఒక పది ఇళ్లకు ఒక రేడియో ఉండేది లేదంటే ఐదు ఇళ్లకు ఒక రేడియో ఉండేది అలా అలా మారుతూ మారుతూ మారుతూ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఫోన్ ద్వారా మన ఫోన్లోనే మనం మంచి మంచి వినోదాలు చూసే అవకాశంగా మనకి టెక్నాలజీ అనేది బాగా మారిందని నేను తెలుసుకున్నాను అలాగే ఇంతకుముందు కూడా నాకు తెలిసి న్యూస్ పేపర్స్ వేయించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు మన ఫోన్లోనే కూడా మనం న్యూస్ పేపర్ చూసుకోవచ్చు ఈరోజు ఏం జరిగింది ఏంటి అసలు వార్తలు ఏంటి అనేవి ప్రపంచం మొత్తంనలుమూలల ఏం జరిగిందో మనం మన ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు కాబట్టి టెక్నాలజీ అనేది సంవత్సరాలు మారుతూ ఉండంగా అది చాలా డెవలప్ అయింది చాలా మెరుగుపరుచుకుందని నేను గమనించాను